విద్యుత్ వల్ల ఎంతో ఉపయోగం ఉందో అదే విద్యుత్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతు ఉంటాయి విద్యుత్ తీగలు పడి ఉన్న విద్యుత్ స్తంభాలను పట్టుకున్న విద్యుత్ షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంది అంతేకాకుండా తడిసిన బట్టలను వి తీగల మీద విద్యుత్ అందుబాటులో విద్యుత్ తీగలు అందుబాటులో ఉండే తీగలపైన వేసిన విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది అంతేకాదు అంతేకాకుండా నీళ్ళు నిలువ ఉన్నచోట విద్యుత్ తీగ పడి ఉంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది దాని వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది వాటి నుండి మనం ఎలా తప్పించుకుని అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాల వైర్లు మరియు తడిసిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్వీస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి వాటిని తాకకుండా దూరంగా నడవాలి ఓల్టేజిలో హెచ్చు తగ్గులు ఉన్నా ట్రాన్స్ఫార్మర్ల పెద్ద శబ్దం వస్తున్న వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియచేయాలి వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని అప్రమత్తంగా ఉండాలి వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియచేయాలి వ్యవసాయ నిమిత్తం మరియు గృహాలలో అతుకులు లేని సర్వీస్ వైర్ను మాత్రమే ఉపయోగించాలి తెగిపడిన వేలాడుతున్న వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు మరియు వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయాలి